తెలుగు భాష దాని చరిత్రలో మొత్తంలో అనేక భాషలో మరియు సంస్కృతులచే ప్రభావితమైంది ఇది దక్షిణ భారతదేశంలోని ఒక ద్రావిడియన్ భాష ఇది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటి ఉనికిలో ఉందని నమ్ముతున్నాను తెలుగు భాష యొక్క అభివృద్ధిలో ప్రభావం చూపిన కొన్ని ముఖ్యమైన భాషలు మరియు సంస్కృతులు నేను కొన్ని చెప్తాను వినండి సంస్కృతం అనేది భారతదేశంలోని ప్రధాన భాషలలో ఒకటి మరియు ఇది తెలుగు భాష ప్రదానానియమైన ప్రభావాన్ని చూపింది తెలుగు భాషలో అనేక సంస్కృత పదాలు మరియు వ్యక్తీకరణలు ఉన్నాయి మరియు ఇది సంస్కృత శాస్త్ర శాస్త్రం మతం మరియు సంస్కృతి నుండి అనేక అంశాలు తెలుగు సంస్కృతిలో కూడా కనిపిస్తాయి కన్నడ అనేది తెలుగుకు దగ్గర సంబంధం ఉన్న మరొక ద్రావిడియన్ భాష కన్నడ మరియు తెలుగు భాషలో అనేక సామెతలను కలిగి ఉన్నాయి మరియు అవి కొన్నిసార్లు ఒకే భాషగా పరిగణించబడతాయి అలాగే మరొక భాష మరాఠీ అనేది తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలకు సమీపంలో మాట్లాడే ఇండో ఆర్యన్ భాష మరాఠీ నుండి కొన్ని పదాలు మరియు వ్యక్తీకరణలను తెలుగు భాషలోకి ప్రవేశించాయి అలాగే ఇంకొకటి షరి షరియన్ భాష పన్నెండవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది మరియు ఇది తెలుగు భాష పై కొత్త ప్రభావాన్ని చూపింది తెలుగు భాషలో అనేక పర్షియన్ పదాలు మరియు వ్యక్తికరణలు ఉన్నాయి అలాగే ఆంగ్లం ఇదొక భాష ఆంగ్లం పది పదిహేడవ శతాబ్దంలో భారతదేశంలోకి ప్రవేశించింది మరియు ఇది తెలుగు భాష పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది తెలుగు భాషలో అనేక ఆంగ్ల పదాలు మరియు వ్యక్తీకరణలు ఉన్నాయి మరియు తెలుగు భాషను రాయడానికి ఆంగ్ల అక్షరాలు కూడా ఉపయోగించబడతాయి ఈ భాషలు మరియు సంస్కృతుల నుండి వచ్చిన ప్రభావాల కారణంగా తెలుగు భాష ఒక శక్తివంతమైన మరియు సృజనాత్మక భాషగా అభివృద్ధి చెందింది ఇది అనేక విభిన్న సంస్కృతుల నుండి సంస్కరణలను గ్రహించి అదే సమయంలో దాని సొంత ఏకైక గుర్తింపును నిలుపుకోగలిగింది తెలుగు భాష పై ప్రభావం చూపిన కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు కొన్ని చెప్తాను తెలుగు సంస్కృతం ఇవేనండి దే ఇదే నేను చెప్పగలిగింది